మేము పాల్గొన్న నృత్య పోటీలు ఏమైనా ఉన్నాయి ఉన్నాయి అవి ఏమిటంటే తెలుగు భాష తియ్యదనం తెలుగు జాతి గొప్పతనం అనేటటువంటి పాటకు నేను అనేది నృత్యం చేయడం అనేది జరిగింది మరియు భరత వేదం ఒక విడత నాట్యము ఇలాంటి పాట అనేది మేము పాడటం అనేవి దీనికి మేము నృత్యం అనేది చేయడం జరిగింది అయితే ఇవి చే ఇవి ఇవి వేయటానికి నేను చాలా నైపుణ్యతతో మరియు వేరొక చోట అంటే చూసి మాత్రమే నేను కోచింగ్కి వెళ్ళలేని స్తోమతలో ఉన్నటువంటి సమయంలో ఇవి చూసి నేర్చుకొని ఒక ఆ ఒక దేవాలయంలో వేయటం అనేది జరిగింది మరియు మాయొక్క కళాశాల మరియు స్కూల్లో వేయటం అనేది ఇది జరిగింది